అవునండి చెప్పండి లేదు మ్యామ్ చూశాము మేము చూశాము వేడిగానే ఉన్నది మ్యామ్ ఇంతసేపే తెచ్చి ఇచ్చాను కదా మీకు లేదు మ్యామ్ మీ ఆర్డర్ కొంచెం జస్ట్ లేట్ చేశారు మ్యామ్ సో కొంచెం లేట్ అయింది సారీ మ్యామ్ సారీ సారీ ఫర్ ద డిలే మ్యామ్ సారీ మ్యామ్ అట్లా అట్లా అనకండి మ్యామ్ సారీ మ్యామ్ ఇంకోసారి కాకుండా చూసుకుంటాం కొంచెం కొంచెం లేట్ అయింది మ్యామ్ చెఫ్స్ లేట్ చేశారు మీ మీ మ్యామ్ కొంచెం వేడిగానే ఉన్నది మ్యామ్ నేను తెచ్చేటప్పుడు సారీ మ్యామ్ సారీ మ్యామ్ ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం మ్యామ్ ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి మ్యామ్ మ్యామ్ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి మ్యామ్ అంటే కొన్ని కొన్ని సార్లు తప్పులు జరుగుతుంటాయి కదా అట్లా అనకండి మ్యామ్ కొంచెం